అవును నేను పుస్తక ప్రదర్శనకు వెళ్ళాను మరియు ఇది ఒక అపూర్వమైన అనుభవం అనిపించింది ఈ ప్రదర్శన వివిధ రకాల పుస్తకాలతో ఆధ్యాత్మికత గ్రంథాల నుండి సాంకేతిక పుస్తకాలు నవలలు జీవిత చరిత్రలు మరియు విద్యా సంబంధిత గ్రంథాల వరకు విస్తరించింది ప్రదర్శనలో ప్రత్యేకమైన అంశాలు వివిధ రంగాల పుస్తకాలు సాహిత్యం చరిత్ర విజ్ఞానం మరియు ఆధునిక సాంకేతాలపై ఆధారపడిన పుస్తకాలు ఉన్నాయి నూతన రచయితల పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి రచయితల సమావేశాలు కొన్ని రచయితలు సొంత పుస్తకాలపై చర్యలు ఆటోగ్రాఫ్ సెషన్లు నిర్వహించారు వారికి ప్రశ్నలు అడిగి రచనా ప్రక్రియ గురించి తెలుసుకునే అవకాశం లభించింది డిజిటల్ మరియు ముద్రిత పుస్తకాలు సాంప్రదాయ ముద్రిత పుస్తకాలు మాత్రమే కాకుండా ఈబుక్స్ మరియు ఆడియో బుక్స్ పరంగానూ విశ్లేషించారు ఏఏ ఆధారిత చదువు సాంకేతికలను వివరించారు పుస్తకాలపై తగ్గింపు అండ్ ప్రత్యేకత ఆఫర్లు కొన్నింటిపై డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నాయి దీని వల్ల మంచి పుస్తకాలను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభించింది పాఠకుల కోసం ప్రత్యేక సెషన్లు చదవడం మరియు రచనని మెరుగుపరుచుకునే వర్క్ షాపులు నిర్వహించారు పిల్లల కోసం ప్రత్యేకంగా కథా సమయాన్ని ఏర్పాటు చేశారు నా అనుభవం ఈ ప్రదర్శన నా చదువు అలవాటును మరింత ప్రేరేపించింది నూతన రచయితలని పరిచయం చేసుకోవడం వివిధ శాస్త్రాపరమైన మరియు సాహిత్య పుస్తకాలను పరి పరిశీలించడం మరియు ప్రత్యక్షంగా రచయితులతో మాట్లాడ్డం ఒక గొప్ప అనుభవంగా మారింది ప్ర ఈ ప్రదర్శన ద్వారా నేను కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలు కొనుగోలు చేశాను ఇవి నా జ్ఞానాన్ని మరియు సృజనాత్మకతను మరింత మెరుగుపరచాయి ఇలాంటి పుస్తక ప్రదర్శన తరచుగా జరుగుతూనే ఇంకా కొంతమంది చదవడం మరియు ఆసక్తి పెంచుకోగలరు